మా ప్రాంతానికి చెందిన కళారూపాలు చేతి పనులు ఏమిటంటే కుండలు తయారు చేయటం వస్త్రాలు తయారు చేయటం పెయింటింగ్లు వేయడం ఇవి ఎక్కువగా మా ప్రాంతాలలో ఎక్కువగా చేస్తారు ఇప్పుడు మా ప్రాంతంలో ఎక్కువగా చేసేది కుండలు కుండలు తయారు చేసి మా కొన్ని కుండలు తయారు చేసి వాటికి పెయింటింగ్ వేసి వాళ్ళు మార్కెట్లో అమ్ అమ్మడానికి చేస్తారు అదే ఈ యొక్క కుండలు చాలా ఎక్కువగా ఉపయోగకరమైనటువంటి ఇతర ప్రాంతాలు కంటే ఈ చేతి పనులు చాలా ఎక్కువ అయితే వస్త్రాలు ఇంకా వస్త్రాలు అంటే మ తయారు చేయటం చే చేనేత వస్త్రాలు చేనేత వస్త్రాలు ఆ ఒక తయారు చేసి మొత్తం అన్నీ తయారు చేసి వాటికి వాటిని సేల్స్ చేసి అమ్మటం అలాంటివన్నీ జరుగుతాయి మన కుండలంటే ముద్రణ ఇంకా అవన్నీ ఇంకా మా ఎక్కువగా మా ప్రాంతాలలో ఎక్కువగా వస్త్రాలు కుండలు పెయింటింగ్ మన కొంతమంది యువకులు పెయింటింగ్లు వేయటం ఆ మన ఇల్లులు ఎవరైనా ఇల్లు కట్టుకునే వారికీ పెయింటింగ్లు వేయటం అలాగే మన కొంత మంది కొన్ని కొన్ని కొంతమంది అయితే వస్త్రాలు తయారు చేయటం కొంతమంది అయితే కుండలు తయారు చేయటం ఈ కుండలకు మంచి పెయింట్ లేసి అమ్మటం అనేది జరుగుతుంది వస్త్రాలు తయారు చేసి అమ్మటం అనేది కూడా జరుగుతుంది పెయింట్ అయితే కొంతమంది యువకులు జీవనోపాధి కోసం ఈ యొక్క మా ప్రాంతం లో వీళ్ళందరు ఈ మూడు తయారు చేసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు